భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా బిజినెస్ ప్రారంభించే వారికి ప్రభుత్వాలు అనేక విధాలుగా సహాయాన్ని అందిస్తాయి ఈ సాయాన్ని మద్దతు పథకాలు నిదులు సబ్సిడీలు ట్యాక్స్ మినహాయింపులు మరియు శిక్షణ కార్యక్రమాల రూపంలో అందిస్తారు మూలధనం మరియు ఆర్థిక సహాయం మూడు స్టార్టప్ ఇండియా స్టార్టప్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా స్టార్టప్ స్టాండప్ కంపెనీలకు నిధులు పన్ను మినహాయింపులు తక్కువ వడ్డి రేటుపై రుణాలు అందిస్తారు ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారులకు సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా వరిశ్రమలకు పది లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తారు కార్యక్రమం ఆఫ్ ఉత్పత్తి మరియు సేవలకు సంబంధించిన వ్యాపారాలకు ఉపకారాలు రుణాలు ప్రోత్సాహకాలు అందిస్తారు రెండు శిక్షణ మరియు మార్గదర్శకత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్వదేశీ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ శిక్షణ కార్యక్రమాలు సామర్థ్య అభివృద్ధి నైపుణ్యాలు నేర్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్టార్టప్లు మహిళా వ్యాపారులకు టెక్నికల్ సపోర్ట్ మెంటారింగ్ నెట్వర్కింగ్ అవకాశాలు అందిస్తాయి పన్ను మినహాయింపులు మూడు పన్ను మినహాయింపులు మరియు సబ్సిడీలు క్రొత్త వ్యాపారాలకు ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు పన్ను మినహాయింపులు ఇస్తారు